హైదరాబాద్లో అత్యవసర చికిత్స కోసం ఫస్ట్ ఏయిడ్ కేంద్రాలు ఆసుపత్రులు మరియు ఆరోగ్య సేవ అందుబాటుపై అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ ఏయిడ్ మరియు ఆసుపత్రుల సంఖ్య చూస్తే యశోద హాస్పిటలు మరియు అపోలో హాస్పిటల్లో ఇరవై నాలుగు బై ఏడు అందుబాటులో ఉన్నాయి ఆసుపత్రులు చేరుకోవటానికి సమయము ట్రాఫిక్ మరియు అత్యవసర పరిస్థితిలో అసాధరంగా పదిహేను నుండి ముప్పై నిమిషాలు చేరుకోవటానికి సమయం పట్టవచ్చు సిఫార్సులు ఇక్కడ చూసినట్టయితే ఆయుష్మాన్ భారత పథకము ఈ పథకం కింద ప్రభుత్వం మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ఆరోగ్యశ్రీ పథకము రూపాయి ఇరవై లక్షల వరకు ఉచిత వైద్యాలు అందుబాటులో ఉన్నాయి ఈ పథకంలో ఆరోగ్య సంరక్షణ అన్ని సమయంలో అందుబాటులో ఉంటుందా ఉంటుంది